నీటి బిల్లు చెల్లించాలంటే మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది రెండు మూడు నెలల నుండి కట్టడంలేదు మేం బిల్లు ఇప్పుడు కట్టాలంటే డేటు పొడిగిస్తే బాగుంటుంది తర్వాత ఒక నెలది కడుతాం మళ్ళీ తర్వాత మళ్ళా మిగతాది టైమ్ పెంచితే బాగుంటుంది నీళ్ళు రాకపోతే ఎంత ఇబ్బంది స్నానాలకైనా మనం దేనికైనా వాటరే అవసరం లేసినప్పటి నుండి మంచంలో పడుకునేవరకు లేచిన్నుండి బ్రష్ చేసుడు ఇవన్నిటికి స్నానము బట్టలు ప్రతి ఒక్కటి పిండడానికైనా వాష్ చేయుడు బోనులైనా బట్టలైనా ప్రతిఒక్కటైనా దానికి వాటరే అవసరం కాబట్టి మేము డబ్బులు కొంచెం లేటుగా కడతము వచ్చే నెల నుండి మాకు కమీషనర్ గారు మాకు టైము ఇవ్వగలరు కొంత టైము నీటికి నీరు లేకపోతే తాగడమైన ప్రతిఒక్కదానికి అవసరమే కదా వాటర్ లేకుంట బ్రతకలేము కాబట్టి కొంచెం గడువు పెంచగలరు కోరుకుంటున్నాము